హలో అది మ్యూజిక్ రెడీ అయిందా మా అది ఎల్లుండి రిలీజ్ చేయాలి హీరో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఫోర్స్ చేస్తున్నారు అర్థం కాలే ఓకే హీరోకి మాసే కావాలంటన్నారు డైరెక్టర్ కూడా అదే చెప్పినారు ఎల్లుండి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలంట ఆడియో లాంచ్ పెడతాం అని చెప్పినారు తిరుపతిలో సో మీరు ఎంత త్వరగా కంప్లీట్ అయితే ఓకే ఒకసారి ట్రయిల్ వినేసి మళ్ళీ వాళ్ళకి వినిపిస్తా

అది హీరో ఎంట్రీ బిజిఏం కొంచం మాస్గా పెట్టండి అన్నింటికంటే కూడా థియేటర్లో అప్పుడే అందరు అట్ట్రాక్ట్ అవుతారు బాగా

ఓకే ఓకే

ఓకే ఓకే మీరిచ్చేస్తానే నేను మీకు పేమెంట్ చేసేస్తాను అత ఎక్స్ట్రా అంటే ఏం వద్దు హీరో ఎంట్రీ మాత్రం కొంచం హైలైట్గా ఉంటే చాలు ఓకే ఓకే

ఓకే ఉ ఎల్లుండీ ఎల్లుండి మీరు కూడా వచ్చేయండి నైట్ నైన్కి స్టార్ట్ అవుతుంది అక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో లాంచ్ చేస్తున్నాం

ఓకే ఓకే వస్తాను

ఓకే ఓకే మా వచ్చేస్తాను ఓకే బాయ్